నేను ఎక్కువగా యూట్యూబ్ చేస్తూ ఉంటాను అందులో నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం వంటలు చేయడం కోసం నేను ఎక్కువగా యూట్యూబ్ చూసి నేర్చుకుంటాను మా అమ్మ దగ్గర కూడా నేర్చుకుంటాను కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్లు చేయాలంటే యూట్యూబ్ తప్పక చూడవలసిన అవసరం ఉంది యూట్యూబ్ ఛానల్లో శ్రావణి కిచెన్స్ అండ్ అమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్లు చాలా ఇష్టం ఎందుకంటే అందులో డిఫరెంట్ డిఫరెంట్ రకాల వంటకాలు చేస్తూ ఉంటారు ఆ వంటకాలనేటివి బాగా రుచిగా ఉంటాయి వాళ్ళు సింపుల్ వేలో అర్దమయ్యేటట్టు చెప్తారు ఎంత మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా చెప్తారు కొలతలు ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి ఒక కప్పు గోధుమపిండి తీసుకోవాలి ఇట్లా కప్పులు కొలతలతో చెప్తారు కాబట్టి మాకు ఈజీగా అర్థమైతుంది ఈజీగా చేసుకోవచ్చు మళ్ళీ కూడా ఇంట్లో దొరికే సామానుతోనే ఎక్కువగా వాళ్ళు వంటకాలు చేస్తుంటారు మార్కెట్కు వెళ్ళవలసిన అవసరం లేదు మార్కెట్లో మేము మేము మధ్యతరగతి కుటుంబం కాబట్టి మేము పెద్దపెద్ద ఐటమ్లు ఎక్కువ రేటుగల సూపర్ మార్కెట్కి వెళ్ళీ తె తెచ్చుకోలేము అదే ఇంట్లో మిగిలిన అన్నంతోనైన ఇంట్లో దొరికిన వస్తువులతో మాత్రమే మేం వంటలు చేసుకోగలం అందుకోసమే ఈ యూట్యూబ్ ఛానల్లో వాళ్లు ఇంట్లో అవైలబుల్గా ఉండే ఈజీ ఈజీగా చేసే వంటకాలు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చెప్తారు ఇల్ ఇట్లా చూడడం వల్ల నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అంతేకాకుండా టీవీలో అయితే ఈటీవీలో అ ఈటీవీలో అభిరుచి అనే వంటల పోగ్రామ్ వస్తుంది అభిరుచి పోగ్రామ్ కూడా మంచిగా ఉంటుంది అందులో రకరకాల హోటల్లో చేసే వంటకాలన్నీ డిఫరెంట్గా చెప్తారు మళ్ళీ హెల్తీ హెల్త్ టిప్స్ కూడా ఆ వంటకాలలో చెప్తారు ఒక వంట చేస్తే ఆ వంటకు సంబంధించిన హెల్త్ టిప్స్ కూడా చెప్తూ ఉంటారు అభిరుచి కార్యక్రమంలో అది మధ్యాహ్నం పన్నెండు గంటలకి వస్తుంది ఆ కార్యక్రమం కూడా దినం తప్పకుండా ఫాలో అవుతూనే ఉంటాను యా యూట్యూబ్లో చ యూట్యూబ్ ఛానల్స్లో చ వంటకాలే చాలా రకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాని ఎక్కువగా అమ్మ చేతి వంట శ్రావణి కిచెన్స్ అనే యూట్యూబ్ ఛానల్స్ నేను ఎక్కువగా ఫాలో అవుతాను నేనే కాకుండా మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చే ఎక్కువగా వాటినే ఫాలో అవుతారు ఇంట్లో దొరికినా ఐటమ్లతోనే వంటకాలు చేసుకునే విధంగా చెప్తారు కాబట్టి నేను ఎక్కువ యూట్యూబ్ ఛా ఈ యూట్యూబ్ ఛానల్స్నే చూస్తాను